సార్ మీరు పూల బిజినెస్ అని తెలిసింది మాకు

మళ్ళొచ్చేసి మల్లెపూలు ఒక మూడు కేజీలు కావాలండి విడిగా కట్టింది కాదండి మల్లెపువ్వు విడిగా కావాలి అవుతుందా ఉందా అండి మీకు వేరే స్టాక్ ఉందా ఓకే అండి మీరు హోమ్ డేలివరీ చేస్తారా మేము డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలా మిమ్మల్ని చెప్పండి ఓకే అండి నాకు మూడు కేజీలు కావాలి విడిగా విడిగా మూడు కేజీలు మూడు కేజీలు ఓకే అండి

చెప్పు చెప్తానండి రోజాపూలు రోజాపూలు మూడు కేజీలు మల్లెపూలు అయిదు కేజీలు రాస్కోండి విడిగా రోజాపూలు మల్లెపూలు కలిసి అలాగే చామంతి కలిసి మూడు కలిసి ఒక మాలలాగా ఉంటుంది కదండి దేవుడుకి దేవుడుకి పెట్టాలి అదొక రెండు మాలలు రాస్కోండి చాలండి ఇదేచాలు బిల్ ఎంత అయ్యిందండి హోమ్ డేలివరీ అండి నేను అడ్రస్ పెడతాను మీ నెంబర్ చెప్తారా ఏంటండి ఎయిట్ థౌజండు ఫెస్టివలు డిస్కౌంట్ ఏం లేదా మరీ ఫైవ్ రుపీస్ ఏంటండి ఫెస్టివల్లూ కస్టమర్ని కొంచెం గమనించండి నెక్స్ట్ టైం మళ్ళీ మీదగ్గరే కొనాలి కదండి సిక్స్ థౌజండ్ పెట్టుకోకూడదండి నెక్స్ట్ టైం కొనాలి మీ పేరు వినీ వచ్చాను ఒక ఫైవ్ హండ్రెడ్డే కదండి నెక్స్ట్ టైం కొంటాం మేమూ చాలా మందికి రికమెండ్ చేస్తాం మీరు అక్కడ ఉండండి బాగుందనేసి మీ దగ్గర ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఫ్రెష్గా తగ్గీయరా మీరు తగ్గీయరా అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యు అండి రే ఎన్నిగంటలకి అవు డెలివరీ అవుతుందండి ఓకే నాకు రేపు మార్నింగ్ కావాలి ఈవ్నింగ్ అయితే ఓకే డన్ అండి థ్యాంక్ యు ఇంకా ఒక రెండు మాలలు కావాలి ఒక టూ డేస్ తర్వాత నేను కాల్ చేస్తానండి థ్యాంక్ యు అండి